హలో ఆ నేను ఆ నేను చెప్పాను కదా నిన్న నేను ఒక నాటకానికి వెళదాం నీతోపాటు సహోద్యోగుల్ని ఇది మీ ఫ్రెండ్స్ని కూడా మాట్లాడమని చెప్పాను కదా ఏమైంది ఆ విషయం మాట్లాడావా దాని గురించి ఎంతమంది వస్తారు ఏంది అని నాకు తెలియపరిస్తే నేను టికెట్లు బుక్ చేస్తాను ప్రస్తుతానికి నేను ఒక పది టికెట్లు బుక్ చేశాను దాంతోపాటు మీకు ఎన్ని కావాలో ఎక్స్ట్రాగా అది చెప్తే నేను ఆ టికెట్లు బుక్ చేస్తాను ఒక థియేటరులో ఆ నాటకం పేరు ఏదో చెప్తాను నీకు ముందుగా దాని పేరు కన్యాశుల్కం ఆ కన్యాశుల్కం నాటకానికి చాలా మంచి ఆదరణ ఉంది దానికి చాలా మంది జనం కూడి వస్తారు అందుకని మీరు ముందుగా నాకు తెలియపరిస్తే ఎన్ని టికెట్లు బుక్ చేయాలో అన్ని టికెట్లు నేను బుక్ చేస్తాను ఆలస్యం చేస్తే ఆ టికెట్లు దొరకవు అందుకోసం నువ్వు ఎంత తొందరగా త్వరపడి నాకు నీ ఫ్రెండ్సు నీతోపాటు పనిచేసే వాళ్ళు చెప్తే నేను ఆ విషయం ఆలోచించి థియేటర్ యాజమాన్యానికి తెలియపరుస్తాను ఆ థియేటర్ యాజమాన్యంలో నా ఫ్రెండ్ ఉన్నాడు అతనికి చెప్తే నాకోసం టికెటు సిద్ద పరుస్తాడు సో ఈ విషయం గురించి కొంచం ఆలోచించి మన సహోద్యోగులతో మాట్లాడి నువ్వు నాకు తెలియపరుస్తావని నేను కోరుకుంటున్నాను దయచేసి నీకు నువ్వు నాకు మళ్ళీ కాల్ చేస్తావని వేచి ఉన్నాను సరేనా ఓకే థ్యాంక్ యూ బాయ్